నా పేరు అక్షిత్ నేను పెద్దపల్లిలో నివసిస్తాను నాకు చికెన్ మంచూరియా మరియు వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ లాలీపప్స్ డెలివరీ చేయండి నేను రెండు రోజుల క్రితం థర్టీ ఫస్ట్ రోజున చికెన్ మంచూరియా మరియు చికెన్ లాలీపప్స్ ఆర్డర్ చేసాను మీరు ఎంతో లేట్ చేసారు దానికి నేను బ్యాడ్ రేటింగ్ ఇవ్వలేదు ఈసారి అలా జరగకుండా చూడండి కొంచెం నేను కొంచెం రిక్వస్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ చాలా ఫీల్ అయ్యారు నాపైన అదేదొ నా మిస్టేక్ అయినట్టు చేయడం కరెక్ట్ కాదు కదా ఈసారి తప్పకుండా నిత్యారెడ్డి రెస్టారెంట్ నుండి చికెన్ మంచూరియా మరియు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ లోలీపప్స్ తీసుకురండి ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ బిర్యానీ కూడా తీసుకురండి పోయినసారి నేను చికెన్ లోలీపప్స్ కావాలని మెన్షన్ చేసాను బట్ మీరు దానిని మీరు దానిని చూడలేదు అనుకుంటాను మేబీ అది నాకు తీసుకురాలేదు దానికి నేను పేమెంట్ చేసాను మరియు రిఫండ్ కూడా పెట్టాను బట్ నాకు మనీ కూడా రిఫండ్ అవలేదు అందుకోసం మీరు అయితే లాస్ట్ టైం స్నేహా నేను నిత్యారెడ్డి అని పెట్టాను అప్పుడు కూడా నేను ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే నాకు స్నేహా రెస్టారెంట్ నుండి ఉంది అది మీ మిస్టేకే కదా కొంచెం రీకవర్ చేసుకోండి ఎందుకంటే నేను కూడా మీకు గుడ్ రేటింగ్ ఇవ్వాలి ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తాను అవసరం అయితే అందువల్ల మీరు ఏదైనా ఉంటే చూసుకోండి తప్పులు చేయకండి కాబట్టీ ఈసారి అయితే స్నేహారె నిత్యారెడ్డి రెస్టారెంట్ నుండి తప్పకుండా నేను అడిగిన ఫుడ్ ఐటమ్స్ తీసుకురండి నేను అడిగిన టైంకి తీసుకురండి ఎందుకంటే ఇప్పుడు మేము ఆకలితో ఉండే కదా మీకు ఆర్డర్ చేసాము మేము వెళ్ళే పొజిషన్లో ఉంటే మేము వెళతాము కదా భయ్యా అందుకోసం నాకు నేను అడిగిన ఫుడ్ నేను అడిగిన టైంకి తీసుకొచ్చి ఇవ్వండి నేను మీకు గుడ్ రేటింగ్ ఇస్తాను అవసరం అయితే ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తాను మీ గుడ్ మీ సర్వీస్ నాకు నచ్చితే నేను మంచిగానే ఉంటుంది కదా భయ్యా అందుకే మీరు ఈసారి తప్పకుండా నేను అడిగిన టైంకి తీసుకు వచ్చి ఇవ్వండి చెప్పడం మరచిపోయాను నాకు ఎక్స్ట్రాగా కర్డ్ రైస్ కూడా కావాలి ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కర్డ్ రైస్ తింటే బాగుంటుంది కదా అందుకోసం అని నాకు కర్డ్ రైస్ కూడా కావాలి మాది పెద్దపల్లిలో శాంతీ నగర్ రూమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అక్కడ ఎయిట్ థర్టీలోపు డెలివరీ చేసేలా చూడండి కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఉంటే అటు ఇటు అయినా మ్యాక్జిమం నైన్ లోపు తెచ్చి ఇవ్వండి భయ్యా ఎందుకంటే మేము అందరం ఆకలితో ఉన్నాము సో తొందరగా రండి ఈసారి నేను మీకు గుడ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు సర్వీస్ కూడా బాగా చేయాలి కదా అందుకు మీరు మీరు కొంచెం తొందరగా వస్తే నేను బాగా ఉంటుంది లాస్ట్ టైం స్నేహారెడ్డి ఫుడ్ ఐటెమ్స్ అయితే వరస్ట్ ఉంది భయ్యా టేస్టు నాకు అయితే అస్సలు నచ్చలేదు నిజం చెబుతున్నాను ఈసారి తప్పకుండా నిత్యారెడ్డి నుంచే తేండి ఎందుకంటే లాస్ట్ టైం నాకు అట్లా అయింది ఫుడ్ ఐటమ్స్ నచ్చలేదు మేబీ అది వాళ్ళ ప్రాబ్లమ్ కావచ్చు వాళ్ళు మార్నింగ్ ఫుడ్ నాకు నైట్ ఇచ్చారు అనుకుంటాను సో మీరు అయితే తప్పకుండా ఈసారి నాకు కొంచెం తొందరగా మరియు బెటర్ క్వాలిటీ ఫుడ్ తీసుకు వస్తారని అనుకుంటున్నాను మీకు నేను గుడ్ రేటింగ్ ఇవ్వాలంటే మీరు అయితే బెటర్ ఫుడ్ తీసుకురండి భయ్యా